మా ఊరిలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పోటీలలో సాంస్కృతిక కళా నృత్య కార్యక్రమాలు నిర్వహించే వారు వాటిలో భాగంగా ముగ్గుల పోటీలు పాటల పోటీలు డాన్స్ పోటీలు జరిగేవి వాటిలో మేము ఎంతో ఉత్సాహంగా ఆ కార్యక్రమాలలో పాల్గొనే వాళ్ళం అందులో భాగంగా మాకు ఈ పోటీలలో ఫస్ట్ మొదటి బహుమానం సెక్ రెండవ బహుమానం మూడవ బహుమానం అని గుర్తింపు ఇచ్చేవారు వాటిలో మొదట వచ్చిన వారికి మొదటి బహుమతి అలా వాటి వాటి కార్యక్రమంలో పాల్గొన్న వారికి వాటి వాటి పోటీ ప్రకారం ఎవరైతే వేట్ వాటిలో పాల్గొని గెలుపొందారో వాళ్ళకి బహుమతులు ఇచ్చేవారు ఎక్కువగా సాంప్రదాయ పండుగలో వంటల పోటీలు కూడా నిర్వహించేవారు వాటిలో ప్రజలందరం పిల్లలు పెద్దలు అందరు కలిసి ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు వాళ్ళలో ఆనందాలు ఆనందంతో పోటీలలోపాల్గొని నిర్వహించేవారు